తెలుగు భాష అనేది ఉప్పుడు ఎక్కడ కనబడట్లేదు ఎందుకంటే అందరం ఆంగ్లం ఆంగ్లం ఇ ఇంగ్లీష్ ఏదో పెద్ద ఎక్కువ గొప్ప అన్నట్టూ అందరు ఇంగ్లీష్కే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది వేరే కంట్రీస్కి వెళ్ళినా సరే వేరే స్టేట్కి వెళ్ళినా సరే అక్కడోళ్ళు మ్యాక్సిమమ్ అనేది తెలుగే ఎక్కడైతే తెలుగు మాట్లాడట్లేదు మ్యాక్సిమమ్ ఇంగ్లీష్ అనేదే మాట్లాడుతున్నాడు సో ఏంటంటే అలా మాట్లాడ్డం వల్ల తెలుగు భాష అనేది తగ్గిపోతుందనమాట ఎక్కడా సరే ఎవలు ఏమి మాట్లాడట్లేదు ఇంకా సంస్కృతి అంటరా అప్పుడందరికీ వెస్టర్న్ కల్చర్ అనేది ఎక్కువైపోవడం వల్ల తెలు మన సం మన సంస్కృతి లేకపోతే మన సాంప్రదాయాలు ఎవ్వలికేమి తెలియట్లేదు ఏమన్నా అంటుంటే వెస్టర్న్ లోనే కంఫర్ట్ ఉంటుంది వెస్టర్న్టుంది గని మన కట్టుకునే చీర మన సాంప్రదాయం మన పట్టు మన క మన కట్టుబాట్లు ఇలాంటివన్నీ వాళ్ళకెవలికి ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే ఇంక మొత్తానికే తెలియట్లేదు అసల ఇలా ఉండాలి లేపోతే ఇలా కట్టుకోవాలి ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళకి అసలు వాళ్ళకి ఏమి తెలియట్లేదు ఎలా ఉండాలి ఏంటి ఏమన్నా అంటే ఇంగ్లీష్ మాట్లాడితే అదొక పెద్ద గొప్ప లేకపోతే అదొక స్టైల్ అని అనుకుంటున్నారు గాని అది ఒక మాతృభాష అనేది అందరు మరిచిపోతున్నారు సంస్కృతి అనేది ఉప్పుడు మన మన సంస్కృతి తెలియనోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలిస్తే వాళ్ళకి ఎంత బాగా అంటే మన ఇండియాలో ఔతే మన సంస్కృతి మరిచిపోతున్నారు గాని అదర్ కంట్రీలలో మన ఇండియన్ కల్చర్ అనేది వాళ్ళు ఫాలో అవ్వడానికే వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే ఇండియా అనేది ఎదు వేరే కంట్రీస్కి వాళ్ళకి ఇండియా అనేది చాలా గొప్పగా ఉంటుంది గని మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ కల్చర్నే ఫాలో అవ్వాలి లేకపోతే అది మాట్లాడితేనే పాష్గా ఉంటుంది లేకపోతే అది మాట్లాడితేనే పాష్గా ఉంటుంది లేకపోతే అలాంటి బట్టలు వేసుకుంటేనే పాష్గా ఉంటుంది అని చెప్పేసని అనుకుంటారు కాని ఇలా మన సాంప్రదాయాలంటే వాళ్ళేక్కడా వేసుకుంట్లేదు